అవును నాకు ఒక నక్షత్రంలోని నక్షత్రకూటం మాత్రమే తెలుసు ఎందుకనగా నేను ఇతర నక్షత్ర కూటంతో అపరిచితుడను నాకు అవి పెద్దగా తెలియదు మన సంస్కృతంలోని నక్షత్రకూటమిలో నాకు బాగా ఎరుక